మా యొక్క జాతర అనేది గంగమ్మ జాతర అనేది బాగా జరుపుతారు ఇక్కడ గంగమ్మ జాతర అంటే చాలా గ్రాండ్ గా జరుపుతారు అలాగే చాలా అంగరంగ వైభవంగా కూడా జరుపుతారు మొదటగా ఇక్కడ గంగమని అభిషేకమని జరుగుతుంది అప్పుడు జరిగే ఆ అభిషేకానికి చాలామంది వారి యొక్క ఇంటిలో నుంచి పాలు నెయ్యి మిగతా వస్తువులు మొదలైనవన్నీ కూడా తెస్తారు వాటి నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి నుంచి తీసుకున్న ప్రతి ఒక్క వస్తువును అమ్మకు సమర్పిస్తారు మరుసటి రోజు బలి ఇవ్వడం జరుగుతుంది మేకపోతులు గొర్రెలు ఈ యొక్క జంతువులని బలి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత అన్నదానాలు ఆట పోటీలు ఆర్కెస్ట్రా అంటివి బాగా జరుపుతారు ఆట వేయడం ఊరేగింపు అనే విచారణ జరుగుతాయి వీటి యొక్క రోజు ఏడు రోజులు కూడా జరగవచ్చు మా గ్రామంలో అయితే ఎనిమిది రోజులు జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత జరుగుతుంది మొదటి రోజు ఒకటి అయితే రెండో రోజు ఒకటి అలాగే జరుగుతుంది ఇంకొకటి పండుగ తీసుకున్నామంటే దసరా ఈ యొక్క దసరా అనేది ప్రతి ఒక్క ఇంటికి దిష్టి తీసి ప్రతి ఒక వాహనం కూడా దిష్టి తీసి వారు వారి యొక్క వాహనాలని బాగా జరుపుకుంటారు ఇది మనం ఇక్కడ గమనించవచ్చు రోజు సంక్రాంతి సంక్రాంతి అనేది మనకు తెలిసిందే కానీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మొదటి రోజు భోగి భోగి అనేది వారి యొక్క ఇంట్లో శుభ్రం అనేది పాటిస్తారు మరియు అక్కడ ఉన్న వేస్టేజ్ అంటే అవసరం లేని వస్తువుని తీసుకొని వాటిని కాల్చేయడం వంటివి కూడా జరుగుతాయి ఇలా ఒక్క వస్తువును కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మల్ల సంక్రాంతి పొంగల్ ఇంటిలో పొంగల్ పెడతారు మరుసటి రోజు కనుమ ఆవు వాటిని బాగా కడిగి శుభ్రం చేసి వాటికి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటారు నాలుగవ రోజున చనిపోయిన వారికి బట్టలు పెడుతారు ఇలాంటివి జరుగుతాయి మళ్లీ ఉగాది ఉగాది అనేది మనకి స్వాతంత్రం లాగా మొదటి తెలుగువారి దినోత్సవం అని కూడా మనం చెప్పుకోవచ్చు

మరియు ఇంకా చెప్పుకోవాలి అంటే వినాయక చవితి దీపావళి ఇవి కామన్ గా ప్రతి ఒక్క ఊరిలో జరిగే ఒక పండుగని మనం చెప్పుకోవచ్చు ఇది నా యొక్క అభిప్రాయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను